నేను మొన్న మా ఇంటి దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు డోర్ మ్యాట్లు తీసుకున్నాను అవి ఒక్కసారి నీటిలో ముంచగానే వాటికున్న రంగు మొత్తం పోయింది